నేను నా ఫోటోలను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఎక్కువ లైక్స్ కోసం వ్యూస్ కోసం చేస్తూ ఉంటాను అంతేకాకుండా నా మిత్రులతో నా యొక్క ఆనందాన్ని లేతే సంతోషాన్ని పంచుకోవటం కోసం ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను